మహిళలు ఇంట్లోనే కాకుండా బయట కూడా లైంగిక వేధింపులు గృహహింస భద్రత భయాలు ఎదుర్కొంటున్నారు రోడ్లపై నడిచిన కార్యాలయాల్లో పనిచేసిన బస్సుల్లో ప్రయాణించిన భద్రత గురించిన ఆందోళన ఉండటం మహిళల జీవితంలో ఓ ప్రధాన సమస్యగా మారింది

విద్య ఉద్యోగ అవకాశాలు పరిశీలించిన ఇప్పటికీ సమాజంలో కొంతమంది ఆడవారిని తక్కువగా అంచనా వేస్తున్నారు కుటుంబ బాధ్యతలు పూర్తిగా మహిళలపై పెట్టడం వల్ల ఉద్యోగం ఇంటి పనులు రెండింటిని సమతుల్యం చేసుకోవడం కష్టంగా మారింది ఉద్యోగ ప్రదేశాల్లో సేవలమైన వేతనాలు లైంగిక వేదింపులు పురుషులతో సమాన హోదా పొందలేకపోవడం వంటి సమస్యలు ఉంటూనే ఉన్నాయి మహిళలపై భిన్నమైన ఆందోళనలు ఉంటాయి ఉదాహరణకు వివాహం తర్వాత ఉద్యోగం కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం కూడా మహిళల ఇష్టానికి కాకుండా కుటుంబ సభ్యుల ఒత్తిడికి లోనవుతుంది సమాజపు కొన్ని పరిమితుల కారణంగా ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో అబ్బాయిలను చదివించడంపై ఎక్కువ దృష్టి సారిస్తుంటే ఆడపిల్లల విద్యను ప్రాధాన్యతగా చూడటం లేదు అయినప్పటికీ గత కొన్ని దశాబ్దాల్లో భారతీయ సమాజంలో మహిళల పాత్ర చాలా మారింది ఒకప్పుడు మహిళలు ఎక్కువగా ఇంటి పనుల్లో మాత్రమే ఉండేవారు కానీ ఇప్పుడు వారు విద్య వ్యాపారం రాజకీయాలు సైన్యం విజ్ఞానం క్రీడలు వంటి అనేక రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నారు మహిళలు సొంతంగా వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు శాస్త్రవేత్తలుగా క్రికెటర్లుగా అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు మహిళలకు రక్షణ సమానత్వం ఆర్థిక స్వాతంత్రం ఇచ్చే విధంగా నూతన విధానాలు చట్టాలు తీసుకువస్తున్నాయి కానీ ఈ మార్పు పట్టుదలతో క్రమంగా మాత్రమే జరగబోతుంది ఇంకా చాలా చోట్ల పురుషాధిక్యత ప్రభావం లైంగిక వివక్ష గృహహింస వంటి సమస్యలు కొనసాగుతున్నాయి భారతదేశంలో మహిళలు సంపూర్ణంగా సురక్షితంగా ఉన్నారా సమాన అవకాశాలు అందుతున్నాయా అంటే ఇంకా కొన్ని సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి మహిళలకు ఆర్థిక స్వాతంత్రం విద్య స్వేచ్ఛ సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది న్యాయపరమైన సంస్కరణలు ప్రజల ఆలోచనలు విధానం మారడం మహిళల హక్కులపై అవగాహన పెరగడం వల్ల భవిష్యత్తులో మహిళలకు మరింత మెరుగైన స్థితి సాధ్యమవుతుంది